మిదనగరా మ్యామ్ మ్యామ్ యాక్చువలీ తిరుపతికి టికెట్స్ బుక్ చేయడానికి కాల్ చేశామనమాట ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి తిరుపతి టికెట్స్ కావాలి సో అందుకని చెప్పి ఒక టెన్ మెంబర్స్కి కావాలి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ మ్యామ్ అవును మ్యామ్ ఓకే అంటే ట్రై మాకు టెన్ మెంబర్స్కి కావాలి మ్యామ్ ట్రైన్ టికెట్స్కే కావాలి సో అందుకని ఓకే మరి ఎలా తత్కాల్ తత్కాలైనా పర్లేదు మ్యామ్ చేయించుకుంటాము బట్ కాకపోతే ఏంటంటే అవైలబిలిటీ అనేది ఉందా లేదా అని కనుక్కుందామని కాల్ చేశాను మ్యామ్ ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఓకే మ్యామ్ ఒకసారి నాకు ఏదైన్నా డీటెయిల్స్ ఉంటే దాని ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అనేది నాకు ఒకసారి చెప్పండి మ్యామ్ ఓకేనా